జనం నగరాలలో స్థిరపడేందుకు ఇష్టపడుతున్న కారణంగా గ్రామీణ ప్రాంతంలోని యువత సరైన జీవిత భాగస్వామిని పొందడంలో సమస్యను ఎదుర్కొంటుంది ఏమన్నా నాకు తెలువదు ఇప్పుడు తెలుగు మాట్రిమోనీ ఒక్కొక్క క్యాస్ట్కు సంబంధించి ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించి ఒక్కొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయితే ఆ ప్రొఫెషన్ సంబంధించి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని వాళ్ళు బీఈడీ అయితే బీఈడీ ఏదైతే అది అందులో పెట్టుకుని వాళ్లకు రిక్వైర్మెంట్కు తగ్గట్టు పెట్టుకొని చేసుకుంటారు ఇప్పుడు అట్ల కల్చర్ అయ్యింది అదే విలేజ్లలో అయితే ఇట్లా ఉండదు వాళ్ళు పోయి చూసుడు ఇసువంటి జరుగుతాయి ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ప్రొఫైల్ చూసి రేటింగ్ చూసి రివ్యూలు చూసి ఎవరైనా దగ్గరికి పోతారు అంతే తప్పించి నార్మల్గా ఇప్పుడు అప్పట్లో ఉన్నట్టు అంతా మెచ్యూరిటీ లెవెల్స్ తో ఎవరైతే లేరు తెలుగు మ్యాట్రిమోనీ యాప్ ద్వారా చాలా చాలా ఫేక్ జరుగుతాయి మా వాళ్ళు కూడా అట్లా ఒకటి జరిగింది